తెలంగాణాలో సంస్కృతిక వారసత్వ పండగలు ఏంటంటే ఉగాది కానివ్వండి దసరా కానివ్వండి బతుకమ్మ కానివ్వండి పీరీల పండగ కానివ్వండి మొదలగు ఉన్నవి వీటిని సంతోషంగా ప్రజలు అందరూ కలిసి ఒకే ఈవెంట్ లాగా జరుపుకుంటూ ఉంటారు పీరీల పండగను తీసుకుంటే ప్రతీ సంవత్సరము పీరీలను ఊరిలోని ఒకే ఇంటి నుంచి బయలుదేరుతూ జనాలు అందరితో పూజలు చేపిస్తూ ఊరంతా ఊరేగింపు రాత్రయ్యేసరికి తిరిగి అదే ఇంటికి చేరుకుని మరలా సంవత్సరం వరకు దాన్ని ప్రక్కన పెట్టేసి మళ్ళీ వచ్చే సంవత్సరంకి అదే ఇంటి నుంచి వాళ్ళే కానివ్వండి వాళ్ళ కొడుకులే కానివ్వండి వాళ్ళ బంధుమిత్రులే కానివ్వండి వాళ్ళ వారసత్వ వాళ్ళ కానివ్వండి వాళ్ళ మనవాళ్ళే కానివ్వండి తీసుకొని పండగని చాలా గ్రాండ్గా ఊరేగిస్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళకి నమ్మకం పోయినంత వరకు ప్రతీ సంవత్సరం పీర్ల పండగ ఆ ఇంటి నుంచే మొదలవుతుంది ఇదే ఇంటికి మళ్ళీ చేరుకుంటుంది ఈ విధంగా వారసత్వానికి కూడా అప్పజెప్తూ ఉంటారు